నేను కామిక్స్ బుక్స్ అప్పుడప్పుడు చదువుతాను ఈ కామిక్స్ బుక్స్లో ఎన్నో హాస్యాస్పదమైనటువంటి అంశాలు చూడగలము నాకు ఇష్టమైన హాస్యాస్పద పాత్ర పరమానందయ్య శిష్యులు వారి వారి వారు చేస్తున్నటువంటి ఆ యొక్క నాటకంలో లేదా ఆ కథలో వారి యొక్క మాటలు ఎంతో హాస్యాన్ని చమత్కారాన్ని పుట్టిస్తాయి అంతేకాకుండా వారి యొక్క చమత్కారమైన మాటలను ఎంతగానో ఆకర్షిస్తాయి ఈ హాస్యాస్పదమైన బుక్ పుస్తకాలు చదవడం వల్ల లేదా కామిక్స్ చదవడం వల్ల హృదయానికి ఎంతో ఆనందంగానూ ఆరోగ్యవంతంగానూ ఉండడానికి వీలుంటుంది